నా దగ్గర ఒక స్పోర్ట్స్ బైక్ ఉంది నే నాకు ఇష్టమైన బైక్ స్పోర్ట్స్ బైక్ రకరకాల బైకులు అనేవి ఈ కాలంలో వచ్చాయి స్పోర్ట్స్ బైక్ అడ్వెంచర్ బైక్ ఎలక్ట్రిక్ బైక్ మరియు కొన్ని ఫ్యామిలీ బైక్స్ కూడా ఉన్నాయి ఈ బైకులు వాడటం అనేది ఎంతో ప్రాచీన కాలం నుంచి వచ్చింది ఈ బైకులు పెట్రోల్ వద్ద పెట్రోల్ వల్ల నడుస్తాయి అండ్ ఈ బైకులు రకరకాల మైలేజ్ కూడా ఇస్తాయి ఇప్పుడు ఈ కాలంలో ఎలక్ట్రానిక్ బైకులను కూడా వచ్చాయి ఎలక్ట్రానిక్ బైక్ కరెంటు త్రుగా నడుస్తుంది ఛార్జింగ్ పెట్టుకుని వాడడము ఆఫీసులకి వెళ్ళడము ఈ నగరంలో నగర నగర ఈ సిటీస్లో ఈ ఎలక్ట్రానిక్ బైక్ వాడడం అనేది చాలా కామన్గా అయిపోయింది ఈ బైకులు వాడడం అనేది కొన్ని కొన్ని లాభాలు ఉన్నాయి కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి కొంతమంది ఈ స్పోర్ట్స్ బైక్ త్రుగా ర్యాష్గా వెళ్ళడము గుద్దేసి వెళ్ళడము చాలా యాక్సిడెంట్లు కూడా జరుగుతున్నాయి ఈ బై అడ్వెంచర్ బైకులు అనేవి ఎక్కడన్నా చాలా దూర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఏదైనా ఎత్తైన కొండలు ఎక్కినప్పుడు ఇలాంటి ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఇటువంటి అడ్వెంచర్ బైకులు అనేవి బాగా ఉపయోగపడతాయి ఈ బైకులు రేసింగ్ బైకులు వచ్చి ఎన్నో రేసింగ్లు వెళ్ళడము రేసింగ్ రకాలకి కాంపిటీషన్లకి ఛాంపియన్స్కి ఈ రేసింగ్ బైక్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి ఈ రేసింగ్లో ఎంతో బైక్లకి ఎంతో పెద్ద సీసీ ఉంటుంది మైలేజ్ కూడా చాలా తక్కువ వస్తుంది మరి బైకులు కూడా చాలా హెవీ హెవీగా ఉంటాయి ఈ బైకులు చాలా ఖరీదు అయినవి ఈ రేసింగ్ బైక్లు చాలా ఖరీదైనవి అడ్వెంచర్ల బైక్ల కన్నా ఈ అడ్వెంచర్ల బైకులు ఎంతో ఎత్తుగా ఎంతో టైర్లు చాలా సన్నగా ఉంటాయి ఈ రేసింగ్ బైక్లకు వచ్చి మైలేజ్ కూడా అంత ఎక్కువ ఏమి రాదు చాలా ఒక ఒక వ్యక్తి కూర్చుని వెళ్ళే బైక్లు ఈ రేసింగ్ బైక్లు ఈ కాలంలో స్టూ స్టూడెంట్స్ విద్యార్థులకి ఈ రైసింగ్ బైకులే బాగా ఆకర్షణగా ఉంటాయి రేసింగ్ బైక్ త్రూగా ఎంతో అండ్ రోజుకి ఎంతో వేలమంది యాక్సిడెంట్ అయ్యి రోడ్డు మీద పడిపోతున్నారు నా దగ్గర నా దగ్గర రేసింగ్ బైకే ఉంది స్పోర్ట్స్ బైకు ఉంది నాకు ఇష్టమైన బైక్ స్పోర్ట్స్ బైక్సే ఈ బైకులు ఎంతో చాలామందిని రోజు రోజుకి ఎన్నో కొత్త రకాల రకాల బైక్ కొత్త రకాల బైక్స్ మార్కెట్లో వస్తున్నాయి ఎన్నో రకరకాల కాంపిటీషన్ తో వస్తున్నాయి రకరకాల ఫ్యూచర్స్ తో బ్లూటూత్ కనెక్టివిటీతో మ్యాప్ తో కొన్నిసేఫ్టీ మెజర్స్ తో రకరకాల వస్తున్నాయి ఇప్పుడు ఈ కాలంలో పోలీసు వాళ్ళకి కూడా అన్నీ స్పోర్ట్స్ బైక్సే ఇచ్చి వాళ్ళకి వాళ్ళకి కూడా దొంగల్ని కానీ పట్టుకోడానికి చాలా ఉపయోగపడేలాగా చేస్తున్నారు ప్రభుత్వం ఈ బైక్స్ ఎంతో ఆకర్షణగా ఉంటాయి బైకులు కొంతమంది వాడేటప్పుడు బైకులు హెల్మెట్స్ సేఫ్టీ ప్యాడ్స్ గ్లౌస్ ఇటువంటివి కూడా పెట్టుకుంటారు కొంతమంది పెట్టుకోరు ఈ బైక్స్ బైక్స్ కొంచెం చాలా మంచిగా ఎంతో ఒక రకరక రకరకాలుగా డిజైన్ చేసి ఎంతో కొన్ని కంపెనీలు డిజైన్ చేసి రకరకాలు మెంబర్స్ తో డిస్కస్ చేసి దాన్ని ఎట్లా మా మాడిఫై చేయాలి అని చెప్పి తీసుకొస్తారు ఈ బైకులు అనేవి ఇంజన్ ఆయిల్ పెట్రోల్ డీజిల్ పెట్రోల్ అండ్ కూలేట్ ఆయిల్ తో నడుస్తాయి ఈ బైకులు మాడిఫై చేసి రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మళ్ళీ వ్యాలిడ్ అయిపోయే టైంలో రిజిస్ట్రేషన్ చేసుకుని మళ్ళీ ఫిఫ్టీన్ ఒక ప్రతి ఒక్క బైక్ పదిహేను సంవత్సరాలకు మించి ఎక్కువ వాడుకోలేము ఇక మంచి కండిషన్లో ఉండి ఇంకొక ఐదు సంవత్సరాలు ఎక్కువగా అది ప్రభుత్వం యొక్క పర్మిషన్ తీసుకొని వాడాలి ఈ ప్రతి ఒక్క బైకుకి అడ్వెంచర్ బైక్ కానీ రేసింగ్ బైక్ కానీ ఏ బైకుకు అయినా ఇన్సూరెన్స్ అండ్ ఆర్సీ అనేది పక్కా ఉండాలి ఈ బైకులు ఎంతో ప్రమాదకరం మరియు చాలా ఉపయోగకరంగా ఉంటాయి కొన్ని పంట పొలాలలో వాడుతారు కొంతమంది విద్యార్థులు కాలేజీకి వెళ్ళడానికి కళాశాలకు వెళ్ళడానికి వాడుతారు కొంతమంది టూర్కి వెళ్ళడానికి వాడుతారు కొంతమంది ఆఫీసులకు వెళ్ళడానికి ఇటువంటి బైకులు వాడుతారు ఈ బైక్స్ ఎంతో మంచివి అండ్ కొన్ని చెడ్డవి కూడా ఉంటాయి ఈ బైక్ వల్ల ఉపయోగాలు అండ్ నష్టాలు కూడా చాలా ఉన్నాయి ఈ బైక్స్ అనేవి కొన్ని కొంత మంది రోజు వాళ్ళ పనులు పనులు చేసుకోవడానికి ఇంటింటికి వెళ్ళి సామాన్లు అమ్మడానికి ఆ చిన్న చిన్న బైక్స్లో వాడుతారు స్కూటీలు అంటారు వీటిని ఆ స్కూటీలను ఆ స్కూటీ బైక్లను కూడా చాలా చిన్నగా ఆడపిల్లలు నడపడానికి చాలా ఉపయోగపడతాయి ఈ బైకులు రావడం వల్ల ఈ కోవిడ్ మూలంగా ఈ బైకులు రావడం బైకులు చాలా పెరిగిపోయాయి ప్రతి ఒక్కరు ఒక బైకు కొనడం రోజువారీ చాలా ఎన్నో బైకులు వేల బైకులు మార్కెట్లో నుంచి బయటికి వస్తున్నాయి రోడ్డు మీదకు వచ్చి ఎంతోమంది కొంటున్నారు ఎంతోమంది నడుపుతున్నారు ఈ బైకులు ఎంతో ఎంత ఖరీదైన సరే కొనడము వాడడము రోజువారీ ఎంతో కాలుష్యం అవుతుంది బట్ కానీ చాలామంది ఈ ఎలక్ట్రానిక్ బైకులకి చాలా ప్రత్యేకంగా ప్రముఖంగా తీసుకుంటున్నారు ఎలక్ట్రానిక్ అనేది కొంచెం తక్కువ ఛార్జింగ్ ఒక ఎయిట్ రుపీస్ ఫిఫ్టీన్ రుపీస్తో ఛార్జింగ్తో అయిపోతుంది ఆ ఛార్జింగ్ పెట్టుకుని నూట యాబై టు రెండు వందల కిలోమీటర్ల దాకా పోవచ్చు ఈ సిటిలో వెళ్ళడానికి ఆఫీస్కి వెళ్ళడానికి వాళ్ళకి ఈ ఎలక్ట్రానిక్ బైక్ చాలా ఉపయోగపడుతుంది ఇంకా ఈ బైకులు మూలంగా ఎంతో కాలుష్యం అనేది శబ్ద కాలుష్యం పొగ కాలుష్యం ఇవన్నీ తగ్గిపోయినాయి ఈ ఇప్పుడు వచ్చే కాలంలో అన్నీ బిఎస్ సిక్స్ వర్షన్లో వస్తున్నాయి ఈ బీఎస్ సిక్స్ వర్షన్లో ఏంటంటే కార్పొరేటర్ అనేది ఉండదు బైక్లో సో స్మోకింగ్ స్మోకింగ్ పొల్యూషన్ ఇటువంటి ఏమి బైక్లో నుంచి రావు దాం త్రుగా ఏందంటే బండి కొంచెం పెట్రోల్ అనేది కొంచెం ప్రూ ప్రాపర్గా బర్న్ అయ్యి స్మోక్ అనేది రాకుండా మాడిఫై చేయడం జరిగింది ఇప్పుడు వస్తున్న బైక్లలో ఈ బైక్స్ చాలా విలువగా చాలా ఖరీదుగా చేసి అమ్ముతున్నారు ఇక బైక్ పోతు పోతు పోతు మాడిఫై అయిన కొద్ది కొత్త కొత్త ఫ్యూచర్స్ యాడ్ అయిన కొద్ది షోరూమ్ వాళ్ళు దాంట్లో ఎన్నో కొత్త కొత్త ఫీచర్స్ యాడ్ చేసి దాంతో కస్టమర్లని ఆకర్షించి ఆ బైకుల్ని అమ్ముతున్నారు బైకులు కూడా చాలా ఎత్తుగా చాలా రకరకాలుగా ఉంటాయి ఈ స్పోర్ట్స్ బైక్ అనేది టైర్లు చాలా దొడ్డుగా ఉంటాయి అడ్వెంచర్ల బైకుకి కన్నా అడ్వెంచర్ బైకులు ఏంటంటే రకరకాల కొంచెం ఎత్తుగా ఉంటాయి కొన్ని దొడ్డుగా ఉంటాయి కొన్ని వీటి టయర్లు మాత్రం చాలా సన్నగా ఉంటాయి మరి బ్రేకింగ్లో కూడా వీటికి చాలా గ్రిప్స్ ఉంటాయి అడ్వెంచర్లో స్పోర్ట్స్లో స్పోర్ట్స్ బైకులలో బ్రేకింగ్ చాలా అడ్వా అడ్వాన్స్గా ఉంటుంది బండి కొట్టగానే ముంగట వాళ్ళకు గుద్ధకుండా కింద పడకుండా మంచిగా ఆగేటట్టుగా ప్రాపర్గా నీళ్ళలో అయినా మట్టిలో అయినా సరే ఎందులో అయినా సరే కింద పడకుండా మంచిగా ఆగేటట్టుగా ఉంటుంది ఇప్పుడు వస్తున్న బైక్లలో చాలా ఎన్నో మంచి మంచి సేఫ్టీ మెజర్స్ అనేవి తీసుకుంటున్నారు అండ్ ఈ బైక్స్ చాలా నాకైతే ఈ బైక్స్ అనేవి చాలా స్పోర్ట్స్ బైక్స్ అనేవి చాలా ఇష్టం ఈ బైక్స్ చాలా మంచి సౌకర్యంగా సౌకర్యవంతంగా ఉంటాయి అని నేను అనుకుంటున్నాను